హలో అదే మీరూ బనానా తోట ఫార్మరా మీ దగ్గర ఏ కాస్టు బనానాసు కాస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి

అవి కొంచెం ఈ మూడు రకాల అరటి పండ్లు ఏఏ రకము అరటి పండు బావుంటుంది అండి అది మాకు కొన్ని గెలలు కావాలి మీరు ఎంత చెప్పగలుతారు మాక్సిమం ఫైవ్ హండ్రెడ్ మేము ఇన్ని తీసుకుంటాము గదా మీరు ఏమైనా డిస్కౌంట్ ఇవ్వగలుగుతారా అదే ఎంత అంటే మాకు ఒక టెన్ దాక కావాలి మీరు దాంట్లో ఎంతా ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంటా లేకపోతే ఇంకా ఎంతకి డిస్కౌంట్ ఇవ్వగలుతారు టెన్ పర్సెంట్ ఇస్తారు ఓకే అండి ఇప్పుడు అనేబుల్గా ఉన్నాయా మీ దగ్గర మీరు ఎప్పుడు ఉంటారు మీ తోటలో

అవునా సరే అండి మేము ఈ రోజు వస్తాము థ్యాంక్స్